సాధారణంగా పల్లెటూళ్లలో జలుబులు పోగొట్టాలంటే వేడి నీటిల్లో కషాయం వేసుకుని తాగడం మరియు మిరియాలు వేసుకుని తాగడం అటువంటివి చేస్తే జలుబుని సాధారణంగా పోగొట్టవచ్చు ఈ విధంగా జలుబును పోగొట్టాలంటే సింపుల్గా చెప్పాలంటే సులభంగా తైలం ఆకులు తెచ్చి వీటిని వేడి నీటిలో కలిపి గోరువెచ్చగా ఉండేటట్టు చేసుకొని దుప్పటి కప్పుకొని లోపల ఒక అర్థగంట కాని లేదా ఒక గంట ఉన్నట్లయితే మన శరీరంలో ఉన్నటువంటి చెడు నీరుని బయటికి లాగి మనకి ప్రశాంతంగా జలుబు తలనొప్పి లేనట్టి పరిస్థితిని మనకి కలుగిస్తుంది ఈ విధంగా చాలా మంది పల్లెటూరిలో ఆవిరి పట్టడం అంటారు దాన్ని చేస్తూ ఉంటారు మామూలుగా ఇంకపోతే తులసి ఆకులు తెచ్చి చిగురు తులసి ఆకులుతెచ్చి వేడి నీటిలో కలిపి బాగా కాసేపు పెట్టి వేడి నీటిలో గోరువెచ్చగా ఉండేటట్టు చేసి దాన్ని తీసి తాగడము మరియు తైలము తైలం వంటి ఆకులను తెచ్చి వేపాకులు మరియు మూలికలు పెరిగేటువంటి అడవుల్లో దొరికేటువంటి మూలికలు తెచ్చి కలిపి మూలికల కషాయం తాగడం అండ్ పల్లెటూరిలో దొరికే ఆకులు వంటివి కషాయం వేసుకుని తాగడం వల్ల జలుబును పోగొట్టవచ్చు మరియు మన శరీరంలో ఉన్నటువంటి చెడు నీరుని బయటకు వెల్పి బయటికి పంపి మనకి ప్రశాంతనిస్తుంది జలుబు అనేది ఒక ఇది అంటు వ్యాధి అన్నట్టు జరుగుతుంది అందరికీ వ్యాపిస్తుంది కాబట్టి ఆ జలుబును అందరికీ వ్యాపించబడకుండా వాళ్ల వాళ్ల ఇంటిలోనే వాళ్లు ఇలాంటి నాటు వైద్యాలు చేసి దూరం చేయవచ్చు అది లేకుంటే వంట గదిలో వాడేటువంటి మిరియాలు మరియు పసుపు వంటివి కలిపి తాగడము మరియు ఆకు తులసి నిమ్మకాయ వంటివి వేసుకొని లెమన్ టీ అలాంటివి చేసుకొని తాగడము గ్రీన్ టీయి మరియు కూరల్లో వాడేటువంటి ఇంజీ అలాంటి వన్ని తాగడము ఇలాంటివి చేయడం వల్ల మనము జలుబును చాలా విధాలుగా దూరం చేయవచ్చు జలుబు అనేది అందరికీ వ్యాపించడం జరిగింది కావున మనమందరము దీన్ని ఈ విధంగా చేసి చాలా ఇదిగా వాడవచ్చు మరియు నాటు వైద్యాలుగా చేసి మరియు మూలికలు అంటే ఔషధాలు వాటన్నిటిని కషాయం వేసుకొని తాగడం వల్ల మనకి జలుబు అనేది రాకుండా దూరం చేయవచ్చు జలుబును ఈ విధంగా మనం దూరం చెయ్యాలంటే బయట దొరికినటువంటి తైలం ఆకులు కాని వేపాకులు కాని మరియు మిరియాలు మరియు ఔషధము మొక్కల యొక్క వేర్లు వాటి యొక్క బెరడు వంటివి వాటి యొక్క తోలు ఇవి తెచ్చి వేడి నీటిలో కాసేపు ఉడకబెట్టి మరియు దాన్ని గోరువెచ్చగా ఉండేడట్టు చేసి చేసి మనము దుప్పటి కప్పుకొని ఆవిరి దానిని దాని నుంచి వచ్చే ఆవిరిని మనం పీల్చడం ద్వారా మనకి మన శరీరంలోపల అన్ని అవయవాలకి ఆవిరి ఆ మూలికల ఆవిరి మరియు ఆ ఆకుల యొక్క ఆవిరిపోయి మనకి మంచి జరుగును మంచి ఇదిగా ఉండేడట్లు చేస్తుంది కావున దీనందరిని మనము ఇది చేసేటట్లు ఉంటే మనకి చాలా అంటే చాలా అంటే చాలా వరకు మంచిది అని నాటు వైద్యులు పూర్వకాలం నుండి ఇప్పటి కాలం వరకు ఇంకా పల్లెటూరుల్లో జరుగుతూ ఉంటాది ఈ విధంగా చాలా అంటే చాలా ఇదిగా నాటు వైద్యాల ద్వారా జలుబును దూరం చేయవచ్చు జలుబు అనేది వైద్యులకే కాకుండా నాటువైద్యాలకు కూడా దూరం చేయవచ్చు ఇవి ముఖ్యంగా వాటిలో ముఖ్యమైనది ఏమిటంటే ఇంజీ ఇంజినీ అల్లంని ఈ విధంగా కలుపుకొని తాగడము మరియు